మా జిల్లాలో పైడితల్లమ్మ తల్లి పండుగ జరుపుకుంటాం సార్ అవును సార్ ఇది సాంప్రదాయమైన పండుగ సార్ అవును సార్ సంస్కృతి పండుగ సార్ అవును సార్ ఈ పండుగలో అన్నీ వర్గాల వారు జరుపుకుంటాం సార్ ఈ పండుగలో చాలా రకాల ఏర్పాట్లు చేస్తారు సార్ అవును సార్ బయట నుండి చాలామంది జనాలు వస్తు ఉంటారు సార్ ఈ ఈ దేవున్ని దర్శించుకోవడానికి చాలా దూరం నుండి వస్తు ఉంటారు సార్ చాలా బాగా జరుపుతు ఉంటారు సార్ అవునండి చాలా బాగా జరుపుకుంటాం